నేను చిన్నపట్నుంచి స్కూల్ లో యోగా నేర్చుకోటానికి వెళ్ళేవాడును నాకు మా టీచర్ చిన్నపట్నుంచి కూడా యోగా నేర్పి నేర్పించారు దీని వల్ల నేను ఇప్పటికీ యోగా చేయటం అలవాటుగా మార్చుకున్నాను చిన్నప్పుడు మా టీచర్ నాకు చెప్తూ ఉంటే నేను చేసేవాన్ని అప్పుడు ప్రతీది కూడా ఒకదాని తర్వాత ఒక ఆసనం వేయిస్తూ ఉండేవారు అయితే ప్రస్తుత కాలం ఇప్పుడు నాకు నేనుగా ఇంట్లోనే యోగా చేసుకోవటం అనేది నాకు కొత్తగా ఉంది ఎందుకంటే ఒకదానికి ఒకటి రిలేటెడ్ గా యోగా అనేది ఉంటుంది కానీ నేను నాకు నచ్చినట్టుగా నచ్చిన ఆసనాలు వేస్తూ ఉన్నాను ఎక్కువసేపు వేయటం కొన్ని ఆసనాలు తక్కువుగా వేయటం ఇవి అంత గజిబిజిగా ఉంది కాని నేను ప్రతిరోజు యోగా చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోటంలో ఎప్పుడు కూడా అశ్రద్ధగా ఉండటం లేదు ఎప్పుడు శ్రద్ధతో యోగా చేస్తూ ఆరోగ్యంగా ఉంటున్నాను ఇది నేర్చుకున్నప్పుడు ఉన్న అనుభవం ఇప్పుడు నేను చేస్తున్న అనుభవానికి చాలా ఎక్కువుగా తేడానే ఉంది